నమస్కారమండి ఎలా ఉన్నారండి ఓ రెండు వారాలుగా కనబడుటలేదు సర్లేండి వార్తలేమైన చూస్తారా అండి మీరు విషయాలేవుందండి మన చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదండి మాజీ సీఎం ఆయనే లేదండి నవంబర్ వరకు జరుగుతుంది అనుకుంటా ఇంకా ఆయన అలాగే ఉన్నారు ఆయన ఇంట్లోనే ఉన్నారు ఈరోజు పొద్దున్నే చదివానండి మళ్ళీ పేపర్లో ఆయనకి ఇలా జైల్లో ఉండడం వల్ల ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదంట ఇచ్చారు పేపర్లో ఇలా ఆయనకి బాగోలేదు షుగరు గట్టా అంతే కదండీ పెద్దాయన ఏ ఉంటారండి ఈ వయసులో అలా తిరెత్తాలే పోతున్నాడు అంతే అండి ఆయన అలా ఉన్నారు మీకు ఎలా ఉంటే మనకి అందాక రాంబాబుగారు ఉంటారు కదండీ ఆయనకి యాక్సిడెంట్ ఏదో అయిందంటండి నిన్నపేపర్లో వేశారండి అంటే మొన్న జరిగినట్టుంది అంటే దగ్గర్లో ప్రమాదం తప్పిందంటండి బాగానే ఉన్నారు చెప్పారాయిన సర్లేండి అయితే ఉంటానండి